చెప్పండి మ్యామ్ గుడ్ మార్నింగ్ చెప్పండి ఓకే మ్యామ్ చెప్పండి త్యాంక్ యూ ఓకే మ్యామ్ తప్పకుండా నార్మల్ బ్లౌజ్ అయితే టూ హండ్రెడ్ తీసుకుంటాం మ్యామ్ ఇంకా వర్క్ అవి ఇవి అంటే ఫైవ్ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపు అవుతాయి మా దగ్గర కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ బోటెక్స్ ఇంకా చాలా రకాల అల్ టైప్ ఆఫ్ వర్క్స్ అవైలబుల్ మ్యామ్ యా షూర్ మ్యామ్ మ్యామ్ ఇది లేటెస్ట్ వర్క్ కాబట్టి దీనికి మ్యాగ్జిమమ్ టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది మ్యామ్ లేదు మ్యామ్ ఇప్పుడు చాలా వరకు వర్క్స్ ఉన్నాయి మాకు చాలా దూరం నుంచి వర్క్స్ వచ్చాయి టైం పడుతుంది మ్యామ్ ఓకే మ్యామ్ ఐ విల్ ట్రై మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్